నేను గీసే ప్రతి పెయింటింగ్ అందరికి చాలా నచ్చుతుంది అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఏదన్నా బొమ్మ గీస్తే దానియొక్క అంటే ఆ కలర్ కానీ అన్ని రకాలు కలర్లు మిక్స్ చేసి రంగులు మిక్స్ చేసి ఏదో ఒకటి రెండు రెండు కలర్ మిక్స్ చేస్తే ఒక డిఫరెంట్గా ఇంకో కలర్ అనేది వస్తుంది అలా చాలా మందికి తెలియదు అంటే ఏలా మిక్స్ చేస్తే వస్తుంది అనేసి చాలా మంది ఇష్టపడతా ఉంటారు నా పెయింటింగ్స్ అంటే నేను ఏలా ఇష్టపడతాను అంటే నేన్ గీసే ప్రతి షేప్ కానీ ఆలోచనా విధానంలో కానీ చాలా బాగా ఆలోచిస్తాను అందులో నాకు నా విషయంలో నాకు అది చాలా బాగా నచ్చుతుం ది దా దాంట్లో ఇంకోటేంటంటే కరెక్ట్గా నేను ఆలోచించే విధానం ఎలా ఉంటుందో పెయింటింగ్లో వచ్చేది కూడా అలానే ఉంటుంది దాన్ని బట్టి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఇలాగా వస్తుంది నా పెయింటింగ్ చాలా మందికి ఇష్టపడుతుంది అంటే నేను అనుకోని ముందే ప్రిపేర్డ్ అయ్యి గీయను ఆలోచించి ఆ కలర్ అయితే బాగుంటదా అనుకోని నేను అలాగా పెయింటింగ్ అనేది వేస్తా ఉంటాను